పల్లెటూళ్ళలో గేమ్స్ ఆడడం వల్ల అందరూ పల్లెటూళ్ళలో అందరూ మనుషులు ఒకే విధంగా ఉండరు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో మనకి ఆటల వల్ల తెలుస్తుంది నార్మల్ విషయాల్లో మనము ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోతుంది ఆ ఆటలు అనేవి మమ్మల్ని మనల్ని అందరినీ దగ్గరికి దగ్గర ఉండేటట్టు చేస్తాయి ఈ ఆటలు ఆడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లీడర్షిప్ లీడర్షిప్ స్కిల్స్ కానీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ఎంతలా అంటే మనం పక్క ఊరికి వెళ్లి పక్క వ్యక్తిని కంట్రోల్ చేసే అంత అంతా ఇంప్రూవ్ అవుతాయి అందువల్లే ఎక్కువ మంది ఆడే ఆటలు మామూలుగా ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ మనం అందరితో కలిపి ఆడాలి మామూలు సింగిల్గా ఆడుకుంటే ఏమీ రాదు అందరితో ఆడుకుంటేనే బాగా వస్తుంది అందరితో ఆడుకుంటారని నేను ఆశిస్తున్నాను